హలో చెప్పండి అవునండి మీరు

మాది సింగిల్ బెడ్రూమ్ సార్ వన్ కిచెన్ వన్ బెడ్రూమ్ వన్ హాల్ మొత్తం త్రీ రూమ్స్ ఉంటాయి మావి కాంపౌండ్ ఏమి అవసరం లేదు బయటకు మాది మొత్తం అటాచ్డ్ అన్నట్టు నాలుగు పోర్షన్లు ఉంటాయి మాది మూడో పోర్షన్ అటాచ్గా ఉంటుంది బయట ఏమి అవసరం లేదు లోపల నుంచి లోపల వరకు మొత్తం ఎంత పడుతుంది కాస్టు ఇది టెన్ ఇంచెస్ పొడవు టెన్ ఇంచెస్ వెడల్పు ఫీట్స్ ఫీట్సు అవును పొడవు వందల పొడవు పన్నెండు ఫీట్లు ఉంటుంది ఎంత తీస్